ఏలూరు జిల్లాలో చాలా స్థానిక కళారూపాలు నైపుణ్యాలు ఉన్నాయి ముఖ్యంగా బంజారా సూది పని ఈ బంజారా సూది పని బంజారా మహిళలు సూదిని ఉపయోగించి వివిధ ర రకాల పువ్వులు జంతువులు పక్షులు చిత్రాలనేస్తారు మరొకటి చెక్కపని దీంట్లో చెక్కని ఉపయోగించి వివిధ రకాల వస్తువులు తయారుచేయబడతాయి వీటిలో పూజా మందిరాలు విగ్రహాలు కుర్చీలు టేబుళ్ళు డ్రస్సులు ఇంకా బిడ్తు బ్రాస్ బిడ్తు బ్రాస్ ఏలూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన బంగారు నమూనా ఈ నమూనాలో బంగారంను ఉపయోగించి వివిధ రకాల పువ్వులు పక్షులు జంతువులను చిత్రాలను చెక్కారు సాధారణంగా బంగారు ఆభరణాలు తాళ్ళు పూజా వస్త్రం మొదలైన వాటిలిపై చెక్కబడతాయి ఈ కళారూపాలు నైపుణ్యాలు తరతరాలుగా ఈ జిల్లాలో ప్రజలచే సంరక్షించబడుతున్నాయి బంజారా సూది పని ఏలూరు జిల్లాలో